హలో సార్ ఈ మన మొబైలు ఫోన్ షాపా అండి ఇప్పుడు ఏయే మొబైల్స్ ఉన్నాయండి అన్ని అవైలబుల్ ఉన్నాయా మీ దానలో లేకపోతే ఏమైనా స్టాక్ లేదా నాకు వన్ ప్లస్ టెన్ ప్రొ ఫైవ్ జి కావాలండి ఉందా దాని కాస్ట్ కాస్ట్ ఎంతైనా పర్వాలేదండి మీ కాడ స్టాక్ ఉంటే నేను తీసుకోగలుగుతాను కానీ నాకు దానిలో ఉండే ఫీచర్స్ కావాలి ఏమేమో చెప్పగలుగుతారా ఓకే గిఫ్ట్ అయితే ఓకే అండి ఇప్పుడు కాస్ట్ ఎంత పర్టిక్యులర్ ఆ రౌండ్ ఫిగర్ చెప్పగలుగుతారా వన్ లాక్ ట్వెంటీ థౌజండ్ అంటే ఏమైనా డిస్కౌంట్ ఉందా ఏదైనా ఓకే ఓకే అండి ఆన్ టైం నేను పేమెంట్ చేస్తాను నాకు ఫైవ్ థౌజండ్ ఇచ్చినా మళ్ళీ ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తే ఇంకేమైనా తక్కువ అవుతుందా ఓకే థ్యాంక్ యూ అండి